వంటలు వండి తినిపించాలన్నా వంటలు చెయ్యాలన్నా నాకు చాలా ఇష్టం కానీ నేను ఇంత వరకు ఎటువంటి టీవీ షోలల్లో పాల్గొనలేదు యూట్యూబ్లో నాకు చిన్న ఛానల్ ఉంది కేవలం వంటలు మాత్రమే చేస్తుంటాను కానీ వచ్చే కామెంట్స్ అన్నవి కాస్త అటు ఇటుగా ఉంటాయి పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు ఇష్టపూర్వకంగా చేసేది కాబట్టి చల్తా